మా రాష్ట్రంలో దీపావళి రంజాన్ క్రిస్మస్ అలా మతాలు జరుపుకుంటారు హిందువులు దీపావళి పండుగను క్రిస్టియన్స్ క్రిస్మస్ పండుగను ముస్లింలు ఈద్ పండుగను అలా జరుపుకుంటారు ఎవరు హిందు మతం బట్టి హిందువులు క్రైస్తవ మతం బట్టి క్రైస్తవులు ముస్లిం బట్టి రంజాన్ కురాన్ వంటి పండుగలు జరుపుకుంటారు